డ్రైవర్ గారు క్యాబ్ బుక్ చేసుకున్నాం వచ్చారు ఎవరిని ఎన్నిసార్లు చెప్పిన కానీ రాలేదు మీరు వచ్చారు రాత్రిపూట ఎలా తెస్తారని చెప్పినని బయపడ్డాం క్షేమంగా తీసుకు వచ్చారు ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చిన కానీ జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా తీసుకు వచ్చారు అండి థాంక్స్ అండి క్షేమంగా చేర్చినందుకు దానిలో లారి అతను ఎదురొచ్చిన కానీ కొంచం క్షేమంగా తీసుకు వచ్చారు ఇబ్బంది పడకుండా థాంక్స్ అండి దానికి కూడా